విద్యార్థులకు పొందే స్కాలర్షిప్ అయితే ఇప్పుడు చాలా ఉన్నవి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేవి కానీ లేకపోతే ఎస్సీస్ స్కాలర్షిప్స్ అని మెరిట్ స్కాలర్షిప్స్ అని ఇంకా ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి అలాగే విద్యార్థుల కోసం కొన్ని పథకాలు కూడా ఉన్నాయి అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమ్మ ఒడి అని విద్యా దీవెన అని వసతి దీవెన అని ఇలాంటి పథకాలు అయితే ఉన్నాయి